నృత్యం అనేది ఒక మనిషే కాకుండా విభిన్నమైన మనుషులు కూడా చేసేది నృత్యం ఎందుకంటే ఏకంగా ఒక్కరే కాకుండా ఎంతోమంది కొన్ని ఒక పది లేదంటే ఇరవై ముఫై మంది కూడా కలిసి చేసే విధంగా ఈ నృత్యం అనేది ఉంటుంది ఏదైనా ఒక పోటీకి వెళ్ళాలి అంటే ఈ నృత్య పోటీలలో ఒక ఇద్దరు శత్రువులుంటే గనుక వారిద్దరి మధ్యన సరైన సమాధానమనేది ఉంటే ఆ యొక్క నృత్యం అనేది చాలా అద్భుతంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క నృత్యం నేర్పే కళాకారుడు ముందుగా వారి యొక్క ఇద్దరి మధ్యన సరైన ఒక ఆత్మీయతనేది వారిద్దరి మధ్యనా ఏర్పరిచి వారిద్దరికీ సరైన విధంగా నేర్పించి తెలియని కొత్త వ్యక్తులను కూడా ఇది పరిచయం చేసి ఈ యొక్క నృత్యం మనుషులకు సహాయపడి సమూహంగా భావననేది కలిగించి ఈ యొక్క ప్రజలందరిలో ఈ యొక్క సమన్వయ భావాన్నిఈ యొక్క నృత్యం అనేది చాలా గొప్పది ఈ యొక్క నృత్య సాంప్రదాయము చాలా గొప్పది కనుక ఈ యొక్క సమూహంగా కూడిన ఈ యొక్క పోటీ కార్యాలు ఈ యొక్క నృత్యాన్ని ఈ యొక్క ప్రదర్శించడానికి ఎంతోమంది వస్తారు నటిస్తారు ఈ యొక్క నృత్యాన్ని చేసి ఆనందింపజేసి ఈ యొక్క మనలను ఎంతో ఆనందపరుస్తారు